చెప్పండి సార్ ఓకే అలా రావాలంటే మనం ఫస్ట్ ఫస్ట్ స్టాఫ్ మా స్టాఫ్ మార్చాలి కదా సార్ చాలా మంది స్టాఫ్ సరిగ్గా లేరు వాళ్ళు మార్చాలి అంటే మేము చెప్ మేము చెప్తున్నాం సార్ మేము చెప్తుంటే వాళ్ళు పట్టించుకోవట్లేదు కదా సార్ ఇప్పుడు చెప్తున్నాం కదా సార్ సరే సార్ స్టాఫ్

ఇంకా కాలేజ్ లో కొన్ని కొన్ని లేదు సార్ ల్యాబ్ ల్యాబ్స్ అన్నీ పోయినై పోయినాయి మళ్ళీ వాటిని తీసుకోవాలి రిపేర్ చేయించాలి లేదా కొత్తవైన తీసుకోవాలి చేయాలి సార్ కొన్ని అయితే పోయినవి కూడా రిమోడలింగ్ చేయించిన వర్క్ అవ్వవు అనుకుంటా చెయ్యాలి అంటే మా ఓన్ ల్యాప్టాప్స్ లో నుంచి ఇంకా యూజ్ చేసేస్తున్నాం వాళ్ళు చెప్తున్నాం మీరు పంపింది మాకు సరిపోవటం లేదు కదండి మేము ఇంకా అడ్జస్ట్ చేసి ఇంకా చేస్తున్నాం మేము ఓకే ఓకే సార్ సార్ సార్ సరే సార్ థ్యాంక్యూ సార్